ఫోటో ప్రదర్శనలు అంటే నేను రెండు మూడు సార్లు నాకు తెలిసి నాలుగు సార్లు వెళ్ళినట్టు ఉన్నాను సో ఎటువంటి ఫోటో ప్రదర్శనలకి వెళ్తాను అంటే చిత్రకారుడు తన మొత్తం తన ఉన్న తనకి ఉన్నదీ అంతా ఉపయోగించి చిత్రాలు గీస్తారు చూడు అలాంటి ఫోటో ప్రదర్శనలకి నెక్స్ట్ దేవుడికి సంబంధించిన ఫోటో ప్రదర్శనలకి ఇలాంటి వాటిలకి వెళ్ళాను వెళ్ళిన ప్రతీసారి కూడా నాకు ఎంతో ఆనందం ఆ ఫోటో చూస్తే ఏదో తెలియని ఒక అనుభవం అనేది పుట్టుకొని వస్తుంది సో ఇటువంటి ఫోటో ప్రదర్శనలకి వెళ్ళడం వల్ల మనసు కూడా చాలా ఆనందంగా ఆహ్లాదంగా ఉంటుంది ప్రస్తుతానికి నేను వెళ్ళిన మూడు నాలుగు సార్లులో కూడా నెల రెండు మూడు సార్లు అనుకుంటా నేను ఫోటో కొనుక్కోని తెచ్చుకున్నాను సో ఆ ఫోటో ప్రదర్శనలో అంటే ఇంకా చాలా రకాలైన ఫోటో ప్రదర్శనలు ఉన్నాయి కానీ నేను ఎక్కువ వెళ్ళేది ఏంటి అంటే అయితే అలాగే దేవుడు సంబంధించి ఫోటో ప్రదర్శనలు కానీ లేకపోతే ఒక చిత్రకారుడు చిత్రించిన ఫోటో ప్రదర్శనలు కానీ ఇలాంటి వాటిలకి నేను ఎక్కువ ప్రాధాన్యత ఇస్ ఇచ్చి వెళ్తు ఉంటాను అనమాట నేను రెండు మూడు సార్లు వెళ్ళినప్పుడు కూడా దాంట్లో మూడుసార్లు ఓన్లీ ఇది ఇది దీనికి సంబంధించిన దానికే వెళ్ళాను నేను